అవునండి చెప్పండి మీది విండోస్ మైక్రోసాఫ్ట్ ఓఎసా అండి లేకపోతే యాపిల్కి సంబంధించిందా అండి ఓకే విండోస్లో హెచ్పియా డెల్ అండి ఓకే మీరు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది అదే మీ అదే వారంటీ వన్ ఇయర్ ఉంటుంది అండి ఓకే ఓకే అయితే ఓఎస్ మొత్తానికి పనిచేయట్లేదా అసలు ఏమి అయింది అంటే మీరు ఏమన్న డౌన్లోడ్ చేసేటప్పుడు వైరస్ గిట్ల వచ్చినట్టుంది అందుకు ఓఎస్ కరాబ్ అయినట్టు ఉన్నదండి అయితే ఒరిజినల్ ఓఎస్ అయితే పది వేలు అండి సెకండ్ హ్యాండ్ ఫేక్ది అయితే ఏమో ఐదు వేలు అండి

అవునండి అంటే అఫీషియల్గా కాకుండా అనఫిషియల్ ఉంటాయండి వాళ్ళు మళ్ళీ వాటికి ఏమన్న ప్రాబ్లం అయితే మా నాకు మా తరపు నుంచి ఏమి హెల్ప్ ఉండదు అదే అఫీషియల్ మీరు ఇప్పుడు పది వేలు పెట్టి వేయించుకుంటే మళ్ళీ ఏమన్న ప్రాబ్లమ్స్ అయిన మేము వన్ ఇయర్ వరకు ఏమన్న ప్రాబ్లమ్స్ అయితే ఫ్రీగా మళ్ళీ రిపేర్ చేస్తామ అండి మీది ఎంత ఉందండి ర్యామ్ ఇప్పుడు మామూలుగా అయితే ఎయిట్ జీబీ ఉంటుంది అయితే స్లోగా ఓఎస్ ర్యామ్ కూడా ప్లస్ ఓఎస్ రెండు బాగా ఉంటే ఫాస్ట్గా ఉంటుంది అండి మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ఇది పది వేలు కలిపి మొత్తం పదిహేను వేలలో చేస్తాను అండి అవునండి సరే మీరు అయితే ఒకసారి ఇక్కడికి రానైతే రండి ఒకసారి నేను కూడా ల్యాప్టాప్ కండిషన్ చూడాలి కదా వెయ్యి రెండువేల అలా తగ్గిస్తాను సరే అండి